నేను ఒక చీరను ఆర్డర్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొన్నాను చీర చాలా బాగా నచ్చింది చీరను ఫొటోలో చూసి నేను ఆర్డర్ చేసి ఎక్స్పెక్ట్ చేసిన దాని కంటే ఎక్కువ రెట్లు గొప్పగా వచ్చింది ఆ చీరను చూసి చాలా వరకు నేను అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చీరకు పెట్టిన ప్రైస్ కంటే ఎంతో మెరుగుగా వచ్చింది ఎక్కువ దాని బార్డర్ వైస్గా కానీ దాన్ని క్లాత్ వైస్గా చూస్తే చీర చాలా కాస్ట్లీ దానిలాగ ఉంది కానీ చీర చాలా చీప్గా ఎక్కువ పెద్ద అమౌంట్ పెట్టి కొన్న దానిలాగ చాలా బాగా వచ్చింది నాకు ఈ ప్రాడక్ట్ చాలా నచ్చి నేను ఇంకా మా నైబర్స్తో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టమని అన్నారు వాళ్ళకు కూడా నేను ఆర్డర్ చేశాను వచ్చింది వాళ్ళు కూడా చాలా బాగుంది అని నచ్చిందని చెప్పారు